హలో మేడం మీ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అని మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే మేము వచ్చాము ఇక్కడ మీ హోటల్లో ఏమి ఏమి ఫుడ్ ఐటమ్స్ స్పెషల్గా చేస్తారు మాకు కొంచెం ఏమైనా మెనూ చెప్తే మేము అదే ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాము ఇవాళ మా ఇంట్లో కొంచెం ప్యా ఒక పార్టీ ఉంది మేము అక్కడికి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి వచ్చాము హోం డెలివరీ ఆప్షన్ ఉందా మేడం మేము ఇప్పుడు ఆర్డర్ చేసుకుని వెళ్తాము మాకు హోమ్ డెలివరీ కావాలి మాకు వాటి ప్రైసెస్ ఎంత ఉంట వాటి ప్రైస్ ఎంత ఉంటుందో ఒకసారి చెప్తారా మేడం మాకు ఇంకా హోమ్ డెలివరీ చేసే ఆప్షన్ కూడా కావాలి ఇప్పుడు మేము అర్జెంట్గా తీసుకు వెళ్ళలేము మీరు ప్రిపేర్ చేసి ఇంటికి పంపించండి మేము అడ్రస్ ఇచ్చి ఇచ్చి వెళ్తాము మాకు ప్రైస్ చెప్తే మేము మనీ పే చేసి వెళ్తాము ఓకే మేడం మేము అడ్రస్ ఇంకా మనీ ఇచ్చేసి వెళ్తాము మాకు హోమ్ డెలివరీ చేయండి థ్యాంక్ యూ